హలో అండి మేము ట్యాక్సీ బుక్ చేసుకుందామని ఫోన్ చేసినామండి మీరు ట్యాక్సీ డ్రైవరేనా అండి మేము ఇట్లా హైదరాబాద్కి వెళ్ళాలండి నిర్మల్ నుండెళ్ళి ఎంత టైం పడుతుంది ఎంత టైంలో తీసుకెళ్తారు మాకు పదో తారీఖు పనుందండి హైదరాబాద్లో పదకొండింటి వరకు తీసుకుపోవాలి తీసుకపోగలుతారా ఎంత టైం పడుతుంది మీరు ఎప్పటి వరకొస్తారు మమ్మల్ని తీసుకుపోవడానికి మేము ఇక్కడ నిర్మల్ చౌరస్తా దగ్గర ఉంటామండి తీసుకునెళ్ళి హైదరాబాద్లో దించాలి హైదరాబాద్ బస్టాండ్లో పనుందండి ఎంత తీసుకుంటారు తొందర తీసుకుపోతారా మరి ఎన్ని గంటలు పడుతుంది తొమ్మిది గంటలా ఏడు గంటలలో తీసుకుపోండి పనుందండి మాకు ఓకే అండి తొందరరండి మరి వె వెయిట్ చేస్తుంటామండి తొందరరండి పనుందక్కడ మాకు